నేను నా మాతృభాషలో గాకుండా వేరే భాషలో రచించిన రాయబడిన ఏదైనా పుస్తకాలు చదివినా అంటే చదివినాను కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలు చదివాను కొన్ని అన్ ఇంకా వేరే ఇంకేం చదవలేదు నాకు ఎందుకంటే వేరే భాషలు ఏవీ రావు నాకు తెలుగు హిందీ ఇంగ్లీష్ తప్ప ఏవీ ఈ మూడు తప్ప ఏవీ రావు కాబట్టి నేను తెలుగులోనే ఎక్కువ చదవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తాను ఇంగ్లీషులో అప్పుడప్పుడు ఎప్పుడూ కాదు ఎప్పుడో కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని సందర్భాలను బట్టి చదువుతాను నేను ఇంగ్లీషులో అనువాదించిన వే వేరే భాషలున్న నా మాతృభాష కాకుండా వేరే భాషలో లా రాయబడిన పుస్తకాన్ని అనువాదించింది అంటే చదవలేదు ఇప్పటి వరకు ఏదీ నా మాతృభాషలో రా ఒక్కటి చదివాను అనుకుంటాను కానీ అది పెద్దగా అనిపించలేదు నాకు పెద్ద చదివినట్టు కూడా అనిపించలేదు అది ఎప్పుడో చదివాను నేను చిన్నగా ఉన్నప్పుడు అలాగే ఇప్పుడు నేను నేను నా అనుభవం ప ప్రకారం ఏంటంటే ఇప్పుడు రాసిన పుస్తకాల్లో చాలా ఇప్పుడు చాలా ఉన్నాయి ఇప్పుడున్న రాసిన పుస్తకాలు నేను ఎక్కువ ఎలాంటి పుస్తకాలు చదువుతాను అంటే ఎక్కువ స్టోరీస్ బుక్స్ కానీ ఎక్కువ బ ఎక్కువ స్టోరీస్ కానీ ఏ ఎక్కువ మంచి కథలు మంచి మంచి పాత రాజులు రాజుల కథలు గానీ గ్రంథాల్ గ్రంథాలయంలో ఇలాంటి లైబ్రరీలో ఉన్న కొన్ని గ్రంథ కొన్ని గ్రంథాలు కానీ ఎలాంటివి అంటే రాజుల కథలు కనీ ఇంకా దేవుళ్ళ కథలు కానీ ఇలాంటివి ఎక్కువ చదువుతాను అనమాట ఇలాంటివి అంటే కథలనంగానే పేదరాశి పెద్దమ్మ కథలు నెక్స్ట్ విక్రమార్కుని కథలు ఇలాంటివి చాలా చదువుతాను ఇంకా చదవడానికంటే ముందు ఇప్పుడున్న కాలంలో చదవడం చాలా కష్టం కాబట్టి ఎక్కువ వింటాను అనమాట కథలు ఎక్కువ ఇప్పుడు కొత్తగా ఇప్పుడున్న మన ఫోన్ సోషల్ మీడియాలో కొత్త కొత్త యాప్స్ వచ్చాయిగా ఆ యాప్స్ ద్వారా వింటాను అనమాట నాకు నచ్చిన కవితలు నాకు నచ్చిన స్టోరీసు అలాంటివి నేను ఎక్కువ హర్రర్ స్టోరీస్ చూ చూడడం అన్నా చదవడం అన్నా వినడం అన్నా చాలా ఇష్టం ఇంక నేను చదివే పుస్తకాలు అంటే ఇంకా చాలా ఉన్నాయి గరుడ పురాణం తాళపత్ర గ్రంథం భగవద్గీత మహాభారతం ఇలాంటి పుస్తకాలు ఎక్కువ చదువుతాను నేను నార్మల్గా వివేకానంద బుక్కు మా దాంట్లో మన తెలు మన తెలుగులో ప్రతీ ఏదన్నా మన మాతృభాషలో రాసినవి చాలా ఉన్నాయి కొన్ని వేదాలకు సంబంధించిన మహాభారతం గానీ ఇలాంటివి ఇంకా బాగ నేను వేరే వాళ్ళని మన మాతృభాషలో నేను చదవాలి అని ఒకటి చెప్పాలి అనుకుంటే మన తాళపత్ర గ్రంధాలు కావచ్చు అలాంటివి కావచ్చు మహాభారతం కావచ్చు అలాంటి బుక్కులు చదవడానికి చాలా అనుకూలంగా ఉంటే చాలా మందికి నేను చెప్తాను కూడా చదవండి అది ఇదని నెక్స్ట్ ఇంక ఏంటివి అంటే ఇప్పుడున్న పుస్తకాల్లో చాలానే ఉన్నాయి నాకు నచ్చినవి అంటే కథలు కానీ ఇలాంటివి కానీ ఇంకా ఇలాంటివి బాగా చదువుతాను వివేకానంద స్వామి వివేకానంద కానీ ఈయన పుస్తకాలు ఈయన రాసిన పుస్తకాలు ఈయన జీవిత చరిత్ర ఇవన్నీ చాలా ఇన్స్పిరేషన్గా చాలా ప్రేరేపిస్తాయి అనమాట ఇప్పుడున్న సమాజానికి చాలా అవసరం అయింది ఇలాంటి పుస్తకాలు కూడా చదివితే చాలా మంచిగా ఉంటుంది ఇంకా చాలానే ఉంటాయి ఇంక ఇలాంటి పుస్తకాలు ఇంకా ద డ్రీమ్స్ ఇలాంటివి హర్రర్వి ఇంకా చాలానే అంటే చాలానే ఉన్నాయి ఇలాంటివి నేను చదివేటివి ఇంకా కొన్ని పుస్తకాలు చాలా పేపర్ న్యూస్ పేపరు మ్యాగ్జైన్స్లో వొచ్చేటివి అలాంటివి ఎక్కువ చదువుతాను ఇప్పుడున్న కాలంలో బట్టి టైం సరిపోక సమయం సరిపోక ఎక్కువ శాతం నేను ఇవి పు ఇంక వినడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నాను విక్రమార్కుని కథ కానీ ఇలాంటివి విక్రమార్కుని కథ కానీ ఇంకా రాజులవి ధర్మరాజువి కానీ శ్రీకృష్ణ లీలలు కానీ ఇలాంటివి చాలానే ఉన్నాయి మన తెలుగులో మన మాతృ భాషలో